హలో నా పేరు సాత్వికా అండి మీరు మహేంద్ర కార్ ట్రావెల్స్ వాళ్ళేనండీ మాట్లాడేది మేము ఒక క్యాబ్ అనేది బుక్ చేసుకుందాం అనుకుంటున్నాం అండి మారేడు మల్లి ట్రిప్ అనేది వెళ్దాం అనుకుంటున్నాము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిపి ఒక టెన్ మెంబర్స్ ఉంటామండి ఆ టెన్ మెంబెర్స్కి మీ క్యాబ్ అనేది సరిపోద్దా లేకపోతే వేరే ఫెసిలిటీస్ ఏమైనా మా కోసం ప్రొవైడ్ చేయగలరా మీరు కొంచెం చెప్పగలరా మీరు ఏంటంటే వ్యక్తి వ్యక్తికి డబ్బులు అనేది తీసుకుంటారా లేకపోతే ఎన్ని కిలోమీటర్స్ అని చెప్పేసి మీ డబ్బులు తీసుకుంటారా మీరు ఎలా తీసుకున్నా మాకు పర్లేదండి కాకపోతే ఏంటంటే అక్కడ మారేడుమల్లిలో వాటర్ఫాల్సే కాకుండా మొత్తం అన్ని ప్లేసెస్ మాకు చూపించాలండి ప్రతి ప్లేస్ ప్రతి చిన్న ప్లేస్ అక్కడ మాకు మొత్తమంతా చూపించాలండి మేము ఈరోజు కాకినాడలో ఉన్నాము మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని పికప్ చేసుకుంటే మేము ఎయిట్ కల్లా స్టార్ట్ అయిపోవచ్చు ఎయిట్ స్టార్ట్ అయిపోయి అక్కడ టు డేస్ అనేది అక్కడ స్టే చేస్తామండి తిరిగి వచ్చేసరికి ఏంటంటే మనకి ఎయిట్ నైన్ అలా అయినా పర్లేదండి కాకపోతే ఏంటంటే ఆ టైం కల్లా మీరు తీసుకెళ్ళి మమ్మల్ని అక్కడ మొత్తం ట్రిప్ అంతా చూపించేసి తిరిగి వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ అనేది అవ్వాలండి అలా ఇలా కొంచెం చూడండి థ్యాంక్స్ అండి మాకు కారు అనేది ప్రొవైడ్ చేయండి